ఒకసారి నేను ఒక పెద్ద ప్రాజెక్ట్లో పని చేస్తున్నప్పుడు ఒక సహ ఉద్యోగితో పని చేయాల్సి వచ్చింది అతను చాలా కఠినమైన వాడు మరియు తరుచుగా ఇతరులతో విభేదిస్తూ వివేధిస్తున్నాడు అతను తన అభిప్రాయాలను చాలా బలంగా వ్యక్తం చేస్తాడు మరియు ఇతరుల అభిప్రాయాలను వినడానికి ఇష్టపడడు ఇది అతనితో పనిచేయటం కష్టతరం చేసింది ఎందుకంటే అతను తరుచుగా ఇతరులను అవమానించాడు మరియు వారి భావాలను పట్టించుకోలేదు ఈ పరిస్థితిని ఎద్ పరిష్కరించడానికి నేను కొన్ని విషయాలు చేశాను అవి ఏమిటంటే నేను నా సహ ఉద్యోగి ఒక అభిప్రాయాలను గౌరవించడానికి ప్రయత్నించాను అవి నాకు ఏమి అనిపించినా నేను అతని అభిప్రాయాలతో ఏకీభవించినప్పటికీ అతను వాటిని ఎందుకు నమ్ముతున్నాడో అర్థం చేస్కోవడానికి ప్రయత్నించాను ఇది అతనితో ఒక సాధారణ భాషను కనుగొనడంలో నాకు సహాయ పడింది నేను నా సొంత అభిప్రాయాలను మరింత స్పష్టంగా మరియు సంక్షిప్తంగా తెలియజేసేందుకు ప్రయత్నించాను నేను నా సహ ఉద్యోగిని నాతో ఏకీభవించమని ప్రయత్నించలేదు కాని నేను నా అభిప్రాయాలను అతనికి తెలియజేయడానికి స్పష్టమైన మార్గాన్ని కనుగొనాలనుకున్నాను నేను నా సహ ఉద్యోగితో నేరుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను మేము కొన్ని సమస్యలను ఎదుర్కుంటున్నామని మరియు వాటిని పరిష్కరించడానికి మేము కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అతనికి తెలియజేయడానికి నేను ప్రయత్నించాను ఈ చర్యల ఫలితంగా నా సహ ఉద్యోగి మరియు నా మధ్య సంబంధం మెరుగు పడింది మేము ఇప్పటికి విభేదిస్తున్నాము కాని మేము ఒకరి అభిప్రాయలను మరొకరు గౌరవించగలము మేము కలిసి పని చేయడం కష్టతరం కాదు మరియు మేము మంచి ప్రాజెక్టులను కలిసి పూర్తి చేయ చేయగలిగాము ఈ అనుభవం నుండి నేను కలిసి పనిచేయడం కష్టమైన వ్యక్తులతో సంబంధాన్ని మెరుగు పరచడానికి కొన్ని చిట్కాలు నేర్చుకున్నాను అమీ అవి ఏమిటంటే అభిప్రాయాలలో విభేదాలు సహజం అందరికి విభిన్న అభిప్రాయాలు ఉంటాయి మరియు అవి సరే వారి అభిప్రాయలతో మీరు ఏకిభవనించినప్పటికీ అవి ఏమి అనిపించినా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యం స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉన్ ఉండండి